ఒక ఫోటోగ్రాఫర్ పాత్ర కాలక్రమేణా చాలా మారుతూ వస్తుంది ఎందుకంటే ఓల్డ్ కా పాతకాలంలో లెన్సులు గానీ అవి ఇవి గానీ చాలా తక్కువగా తక్కువ టెక్నాలజీ తోటి చానా ఓల్డ్గా ఉండేటివి అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ తను తీసే ఫోటో ఏట్లా ఉండేదంటే బ్ల్యాక్గా ఉండేది తర్వాత ఎలాంటి కలర్ గ్రేడింగ్ గానీ అలాంటివి ఏంటివి ఉండేటివి కావు కానీ కూ ఇప్పుడున్న ఫోటోగ్రాఫర్లో ఏంటంటే ఓల్డ్ ఓల్డ్ ఫోటోగ్రాఫర్స్కి ఇప్పుడు న్యూ ఫోటోగ్రాఫర్స్కి కంప్యార్ చేసుకుంటే వాళ్ళ పాత అనేది వాళ్ళ పాత్ర అనేది ఫోటోగ్రాఫింగ్లో చాలా చేంజ్ అవుతూ వస్తుంది ఎందుకంటే వాళ్ళ పాత్ర ఎట్లుందంటే అప్పుడున్న కాలంలో అప్పుడున్న ఫో కెమెరాలు గానీ లెన్సులు గానీ అలాంటివి గానీ న్యూ టెక్నాలజీతోని లేవు ఓల్డ్ టెక్నాలజీతో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసే ఫోటో అనేది ఎలాంటి గ్రేడింగ్ గానీ కలర్ గ్రేడింగ్ గానీ ఎలాంటివి అవి లేకుండా నార్మల్గా బ్ల్యాక్గా వచ్చేటివి ఇప్పుడు ఈ కాలం మారుతూ ఉండడం వల్ల ఏంటంటే రాను రాను రాను రాను అవి చాలా చేంజ్ అవుతూ వస్తున్నాయి న్యూ టెక్నాలజీ న్యూ కెమెరా న్యూ లెన్స్ అవన్నీ రావడం వల్ల ఏంటంటే మనం తీసే ప్రతి ఒక్క ఫోటో అనేది ఒక కెమెరామెన్ అనేవాడు తీసే ప్రతి ఒక్క ఫోటో అనేది బాగా రావడం బాగా ఆ న్యూ టెక్నాలజీ వల్ల బాగా వస్తుంది దానివల్ల ఏంటంటే మనం తీసే ప్రతి ఒక్క ఫోటోల్లో మనం ఒక బ్యూటిఫుల్ వ్యూని క్యాప్చర్ చేయడం వల్ల ఓల్డ్ ఫోటోలకి ఇప్పుడున్న ఫోటోలుకి చాలా తేడా వస్తుంది ఓల్డ్ ఫోటోలో ఓన్లీ మనం తీసే ప్రతి ఒక్క ఫోటోలు బ్ల్యాక్గా వచ్చేవి కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని ఇప్పుడు తీసే ఒక ఒక వ్యూని అందంగా కలర్ఫుల్గా చూపించగలగతున్నాడు ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ వల్ల ఏంటంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు ఒక ప్యాషన్ తోటి గానీ ఒక బాగా ఫోటోలు తీయాలనే ఒక ఉత్సాహంతోటి ఫోటోగ్రాఫింగ్లోకి వస్తున్నారు ఈ న్యూ టెక్నాలజీ వల్ల వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న తీ ఇప్పుడు తీసే ఫోటోల్లో ఏంటంటే న్యూ టెక్నాలజీ వల్ల మనం తీసే వ్యూని ఇంకా అందంగా చూపించనీకి వ బాగా వస్తుంది ఎందుకు దానికి కారణం ఏంటంటే ఓన్లీ లెన్స్ లెన్స్ కెమెరా మనం తీసే కెమెరాలు ఎట్లా అంటే మనం ఎంత బాగా అయితే ఫోటో తీస్తామో ఈ టెక్నాలజీ దాన్ని కూడా చాలా యాడ్ అయ్యి మనం తీసే ప్రతి ఒక ఫోటోని బాగా అందంగా చూపించగలుగుతుంది ఇంకోటి ఎట్లా అంటే ఇప్పుడున్న ఫోటోగ్రాఫర్లో ఎట్లా అంటే అందరికి కాంపిటీషన్ ఎక్కువవుతుంది ఎందుకంటే వాళ్ళు వచ్చే కెమెరామ్యాన్లు ఎలా అంటే ఫోటోగ్రాఫర్స్ ప్యాషన్ తోటి కొందరు వాళ్ళు ఎట్లా అంటే ఇష్టం తోటి రావడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసే ప్రతి ఒక్క ఫోటో ఏందంటే అవతల వాళ్ళు కన్నా మనమే బాగా తీయాలనే ఒక ఉత్సాహంతోటి వాళ్ళు ప్రతి ఒక్క ఫోటోను ఎంత కష్టమైనా దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అవతల వాళ్ళు కూడా సేమ్ అదే ఫీల్ అవడం వల్ల కాంపిటీషన్ అనేది వాళ్ళలో చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే నేనే బెస్ట్ కెమెరామ్యాన్గా అనిపించుకోవాడానికి అనిపించుకోవడానికి ప్రతి ఒక్క ఫోటోను ఎంత కష్టమైనా ఎంత ఎంత ఎలా ఉన్నా గానీ అక్కడికి వెళ్ళి నేను ఆ ఫోటో తీయాలనుకుని అంటే బ్యూటిఫుల్గా ఒక ఫోటోను మనం బ్యూటిఫుల్గా చూపించాలనే దా ఆ ఉద్దేశంతోటి ఎలాంటి ప్రదేశాలకైనా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నారు ఆ ఫోటోని తీసినప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఎంత కష్టపడినా సరే గానీ వ్యూ మాత్రం బాగా రావాలి మంచిగా అనిపించాలి బ్యాగ్రౌండ్ కూడా బాగా ఎట్లా అంటే బ్యాగ్రౌండ్ కనిపించేదే దాంట్లో అంటే మన ఫోటో తీసినప్పుడు ఆ బ్యాగ్రౌండ్ అనేది బాగా అక్కడున్న ఫోటోను బాగా హైలైట్ చేస్తుంది దీనికి కారణమేటంటే దీనికి ఒక అడ్వాంటేజ్ ఏందంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ న్యూ లెన్స్ అన్నీ రావడం వల్ల కెమెరామ్యాన్స్కి ఎట్లా అంటే ఫోటో తీయడానికి ఈజీ అవుతుంది దూరం ఉన్న ఫోటోలను కూడా మనం లెన్స్ ద్వారా ఎట్లా అంటే అక్కడికి వెళ్ళకుండానే మన లెన్స్ల ద్వారా అక్కడ దూరంగా ఉన్న క్యాప్చర్ ఫోటోలని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకొని మనం ఫోటో చూపించగలం అంటే అక్కడ దగ్గరికి వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ లెన్సుల ద్వారానే దూరంగా ఫోటోని దగ్గరగా హెచ్డీగా చూపించచ్చు దీనివల్ల దీనివల్ల ఏమిటంటే కెమెరామ్యాన్స్కి వాళ్ళకి ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ వల్ల దాల చాలా యూజ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే బాగా ఇపుడున్న ఇదే న్యూ టెక్నాలజీ వల్ల రావడం వల్ల ఏమిటంటే అడ్వాంటేజు ఓల్డ్ ఉన్న ఫోటోలకి ఇప్పుడున్న ఫోటోలకి చాలా తేడా ఉంది దీనివల్లనే కెమెరామ్యాన్స్ కూడా ఓల్డ్ ఓల్డ్ నుంచి న్యూ టెక్నాలజీకి అలవాటు అయ్యి వాళ్ళు న్యూ టెక్నాలజీని బాగా వాడుతున్నారు దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ లోపట వాళ్ళకే మంచి కాంపిటీషన్ వచ్చి బాగా ఫోటోలు తీయాలి బాగా తీయాలనే ఉద్దేశంతోటి ఎలాంటి ప్రదేశంలోకేనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు బాగా ప్రతి ఒక్క వ్యూని క్యాప్చర్ చేయగలుగుతున్నారు ఇపుడు మనం వరల్డ్లో ఏ వ్యూని చూడాలనుకున్నా గానీ మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు ఆల్రెడీ ఆ వ్యూని ఎంత కష్టమైనా గానీ దాన్ని క్యాప్చర్ చేసి నెట్లో పెట్టి ఉంటారు కాబట్టి మనము కాబట్టి మనం ఎట్లా అంటే ప్రతి ఒక్క ఫోటోని మనము ఎంత బాగా చూడాలనుకున్నా మంచిగా చూసుకోవవచ్చు ఓల్డ్ నుంచి ఇప్పుడున్న ఫోటోలకి మారడం ఏంటంటే వా అప్పుడున్న ఓల్డ్ టెక్నాలజీతోటి మనం అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాము కానీ ఇప్పుడున్న టెక్నాలజీతోటి బాగా చేయగలము